నమస్కారం నేను మొన్న ఐదవ తారీఖున మీ మందుల షాప్కి వచ్చాను వచ్చి జ్వరము దగ్గు కడుపునొప్పి మాత్రలు తీసుకున్నాను ఆ మాత్రలు నేను అప్పుడు తక్కువగా తీసుకున్నాను నాకు ఇప్పుడు అవే బిల్లలు మళ్ళీ కావాలి నాకు ఆ బిల్లలు మళ్ళీ ఎప్పుడు వస్తాయో చెప్పగలరా నా దగ్గర నుండి ఆ బిల్లల ఆర్డర్ తీసుకుొని అలాగే ఆ బిల్లల ట్రాకింగ్ సమాచారం కోసం మీ ఈమెయిల్ను చెప్పగలరా